హలో అర్చన టైలర్సా అండి దీపావళి వస్తుంది కదా చీర తీసుకొస్తే జాకెట్ కుడతరా జాకెట్వి మళ్ళా కొంగులు కుట్టాలి ఫాల్ కూడా వెయ్యాలి వంద రూపాయలా కొంగులు ఫాల్స్ వంద రూపాయలా ఇక్కడ డెబ్భై రూపాలకి వేస్తారండి అరె కొంచెం మీరు మంచిగ వేస్తారట అందుకే కదా అవునా సరేగాని జాకెట్కి అయితే చెప్పండి మ మాకు బోట్నెక్ పెట్టండి

వెనకాల మాములుగా చిన్నగా కుండ పెటండి పాయింట్ బ్రహ్మముడి పెట్టండి మరి ఎంత కుడితే మూడొందల యాభయ్యా దానికి ఎవ్వరే అందులో ఏమున్నదని ఇట్లా బుగ్గలు ఇట్ల ఇట్ల కుచ్చులు కుచ్చులు పెట్టుకునేదానికే మూడొందల యాభయ్యా ఏ కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు అంది వంద ఇది మూడొందల యాభయ్యా ఇప్పుడు కుట్టించుకుంటాటాం కదా మూడొందలు తీసుకోరాదండి అరె కొంచెం తక్కువ గక్కడ దూరం నుంచి అచ్చినం మీకోసం మంచిగ కుడతారని ఈమాత్రం కూడా తక్కువ చేయలేరా ఏమున్నది ఒక కాడ వస్తుంది ఒక కాడ పోతది ఇక తీసుకోరాదండి మరి చీర మాత్రం ఓవర్లాక్ వెయ్యండి కుట్టండి కానీ కొంచెం పైసలు తక్కువ చేయరాదండి ఆ వంద ఈ మూడొందల యాభై ఇక మూడు వందలు తీసుకోండి ఇక పిసినారా అంత దూరం నుంచి వచ్చినాం కదవ్వా ఇక ఇవి కూడా తీసుకోవా ఇక సరే తీయండి ఇక్ మూడు వందల యాభై ఇస్తా లాస్ట్ ఇక తీసుకోరాదండి కదా ఇక తీసుకోండి ఇక మూడు వందల యాభై ఇక లాస్ట్ నాలుగు వందలా సరే రేపు తీసుకొ రేపు తీసుకొస్తా సరే దీపావళి ఎప్పుడు ఉన్నదండి రెండు రోజులల్లా ఉన్నది రెండు రోజులల్లో కుట్టాలి

సరే అండి చెప్తామండి

ఉన్నాయి